గుడ్ మార్నింగ్ మేడం చెప్పండి మేడం ఓకే మేడం మేడం ఇప్పుడు రిషికి టు వీక్స్ తర్వాత ఎగ్జామ్స్ ఉన్నాయి మేడం ఇప్పుడు లీవ్ అంటే చాలా కష్టం మేడం మీరు ఎగ్జామ్స్ అయిన తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు కదా మేడం అలా కాదు మీ అబ్బాయి ఇప్పటికే బాగా చదవటం లేదు అదే విధంగా మీ అబ్బాయి అల్లరి కూడా ఎక్కువ చేస్తున్నాడు అందువల్ల ఏటంటే ఇప్పుడు లీవ్ ఇవ్వాలంటే చాలా కష్టం మేడం ఇప్పటికి మీ అబ్బాయి చాలా వీక్గా ఉన్నాడు మ్యాథ్మెటిక్స్లో చాలా వీక్గా ఉన్నాడు స్పెషల్గా మేము క్లాస్ అదే మేడం మీరు ఇంటికాడ చదివిస్తారు కాని మ్యాథ్మెటిక్స్లో బాగా వీక్గా ఉన్నాడు ట్యూషన్ చెప్పించాలి కదా మేడం ట్యూషన్ చెప్పించి దగ్గరుండి చదివించి ఈ యూనిట్ ఎగ్జామ్సు ఇప్పుడు బాగా రాయించకపోతే తర్వాత ఫైనల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేయాలి కదా మేడం అందుకే మీరు లీవ్స్ ఇవ్వాలి అనుకోవట్లేదు మేడం ఎగ్జామ్స్ దగ్గరలో మీరు అడగకూడదు మేడం అలాగా మీరు కూడా ప్లాన్ చేసుకునప్పుడు ఎగ్జామ్స్ అయ్యిన తర్వాత ప్లాన్ చేసుకుంటే బాగుండు కదా మేడం అదే మేడం మరి మీ అబ్బాయి కొంచెం అల్లరి ఎక్కువ చదవడు అందుకోసమనే మరి లీవ్ అయితే ఇవ్వడం కష్టం అవుతుంది మేడం మరీ మరీ వారం రోజులంటే కష్టం మేడం నిజం మేడం మీరు ముందుగా అనుకున్నదే కాని మరి వన్ వీక్ అంటే చాలా కష్టం మేడం కావాలంటే ఒక మూడు రోజులైతే మేము లీవ్ ఇవ్వగలుగుతాము మూడు రోజుల్లో వెళ్ళి రాగలుగుతారంటే చూడండి మేడం మూడు రోజుల్లో ప్లాన్ చేసుకోండి మేడం మూడు రోజుల్లో అయితే లీవు మేము గ్రాంట్ చేస్తాము అబ్బాయి కోసమే మాట్లాడుతున్నా మేడం మా మా జీవితం కోసం కాదు అబ్బాయి జీవితం కోసమే ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అనేసి ఓకే మేడం థ్యాంక్ యు మేడం అయితే ఉంటా మేడం ఓకే మేడం